వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలనేవి మనం తీసుకోవాలి ఇప్పుడు మనం అవి పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి ఆ ఉల్లిగడ్డలు మిర్చి అనేవి అవన్నీ మనం కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా కూరలలో అవి మాడకుండా మనం అక్కడే కొంచెం వేయించుకొని మనం కూర కూర అనేది వేస్తూ ఉంటాము మనం అందుకనే వీటి దగ్గరనే మనం దగ్గర లో చూసుకుంటూ వంట అయిపోయేంత వరకి మనం దాన్ని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కూరలలో కొన్ని పోప్స్ పోపులనేవి మాడిపోవడం మనం అవి బోలక పోవడం వేయించినప్పుడు అవి ఉడకకపోవడం అనేది అ జాగ్రత్త తీసుకోవాలి ఉడకబెట్టడం ఇలాంటివి ఉడికిన తర్వాత వెంటనే దించడం ఇలాంటివి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కూర అనేది వంట చేసుకోవాలి వంట అనేది మనం అక్కడే ఉండి చేసుకోవాలి